ఆంధ్రప్రదేశ్లో పర్యటించేటప్పుడు పర్యాటకులు యత్నించగల ప్రసిద్ధి బహిరంగ వినోదభరిత కార్యకలాపాలు లేదా సాహస క్రీడలు ఏవి సూచన స్థానాలు పరికరాలు బాదుకలు భద్రత చర్యలు ఆంధ్రప్రదేశ్ అనేది సహజ సౌందర్యంతో నిండిన రాష్ట్రం ఇందులో ఏంటంటే వివిధ రకాలు వినోదభరిత కార్యక్రమాలు అనేవి క్రీడలకు అనుకూలంగా ఉంటుంది ఇక్కడ కొన్ని ప్రసిద్ధి ఎంపికలు ఉన్నాయి బీచ్ స్విమ్మింగ్ మరియు సన్బాత్ ఆంధ్రప్రదేశ్లో అనేక అద్భుతమైన బీచ్లు ఉన్నాయి వీటిలో మైపాడు బీచ్ శ్రీహరికోట బీచ్ అలాగే విశా విశాఖపట్నం బీచ్ ఉన్నాయి ఈ బీచ్లో స్విమ్మింగ్ సన్బాత్ వెయిట్ లైక్ గార్డులు డ్రెస్సింగ్ రూమ్లు ఇలాగే ఇతర సౌకర్యాలతో అందిస్తాయి మైపాడు బీచ్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఇది ఒక న్యూ విండో అలాగే మైపాడు బీచ్లో ఆంధ్రప్రదేశ్ సర్ఫింగ్ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని బీచ్లు సర్ఫింగ్ కోసం ప్రసిద్ధి చెందాయి వీటిలో మైపాడు బీచ్ మరియు అలాగే శ్రీహరికోటి బీచ్లు ఉన్నాయి ఇందులో ఈ రెండు బీచ్లు ఉన్నాయి అలాగే ఈ బీచ్లో సర్వింగ్ పాఠాలు అలాగే స్థానిక సర్వింగ్ షాపు నుండి పరికరాలు బాదువులకు అందిస్తాయి శ్రీహరికోట బీచ్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఇన్ న్యూ న్యూ విండో ఓపెన్ చేస్తాయి హెచ్ఐటీటీ న్యూ తెలుగు డాట్ కం అలాగే శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ రాఫ్టింగ్ ఆంధ్రప్రదేశ్లో అనేక నదులు రాఫ్టింగ్ ఉన్నాయి కోసం పరిస్థితి చెందాయి వీటిలో కృష్ణానది గోదావరి నది మరియు పెన్నా నది ఉన్నాయి ఈ నదులు వివిధ స్థాయిలో వివిధ స్థాయిలో రాఫ్టింగ్ అనుభావాలు అందిస్తాయి సాధారణంగా రాఫ్టింగ్ నుంచి అలాగే అడ్వెంచర్ రాఫ్టింగ్ వరకు కృష్ణానది ఆంధ్రప్రదేశ్ ఓపెనింగ్ న్యూ విండో టిఈ డాట్ వికీపీడియా డాట్ ఓఆర్జీ అలాగే కృష్ణా నది అనేది ఆంధ్రప్రదేశ్ ట్రెక్కింగ్ ఆంధ్రప్రదేశ్లో అనేక పర్వతాలు మరియు అడవులు ట్రెక్కింగ్ కోసం ప్రసిద్ధి చెందాయి అందులో వేణిగిరి శ్రీశైలం అలాగే కొండపల్లి ఉన్నాయి ఈ ప్రాంతంలో వివిధ స్థాయిలో ట్రెక్కింగ్ అనుభవాలను అందిస్తాయి సాధారణంగా ట్రెక్కింగ్ నుండి అడవి ట్రెక్కింగ్ వరకు వేనుగిరి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ న్యూ టి ఈ డాట్ వికీపీడియా డాట్ ఓఆర్జీ వేనుగిరి ఆంధ్రప్రదేశ్ అనేది ఈ కార్యకలాపాలను ప్రయత్నించేటప్పుడు భద్రత చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం బీచ్ల్లో ఎక్కువగా సూర్యుడి నుంచి రక్షించుకోవడానికి సన్ స్కిన్ అలాగే టోపీ సన్ గ్లాసెస్ అనేవి మనం ధరించాలి అప్పుడు నీటిలో దిగేముందు వెయిట్ లైఫ్ గార్డ్ నుండి భద్రత సూచనలు పొందండి సర్ఫింగ్ చేస్తున్నప్పుడల్లా సురక్షితమైన సర్ఫింగ్ని పొందండి ఎక్కువగా మనం జాగ్రత్తలు అనేవి బీచ్కి వెళ్తున్నప్పుడు మనం ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి